నేను నాకు హీటర్ కావాలని ఉండే హీటర్ కోసం నేను ఫస్ట్ ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేసాను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చెయ్యగానే నాకు వెయ్యి రూపాయలలోపు హీటర్లు కనిపించాయి పదిహేను వందలులోపు హీటర్లు కనిపించాయి ఈ రెండువేలలోపు హీటర్లు కనిపించాయి వాటి ధరలను బట్టి చాలా హీటర్లు సెలెక్ట్ చేసాను హీటర్లు సెలెక్ట్ చేసి నేను వెయ్యి రూపాయలలోపు ఉన్న హీటర్ని తీసుకున్నాను నాకు హీటరు ఎనిమిది వందల రూపాయలు పడ్డది అది ఈ మాకు బాగా నచ్చింది అది కూడా సుందర్ కంపెనీ నుంచి వెళ్లి మేము ఆర్డర్ చే ఆర్డర్ చేసాము ఎనిమిది వందల రూపాయలు వచ్చింది దీనిది ఏమో త్రీ సిక్స్టీ ఎయిట్ వాట్సు ఉన్నవి మంచిగా బాగానే ఆగుతుందని మాకు అనిపిస్తుంది మంచి క్వాలిటీ ఉన్నది మేము హీటర్ పెట్టినాక పది నిమిషాలలోపే వాటర్ అనేది చాలా హీటుగా అవుతున్నాయి తక్కువ టైంలనే వాటర్ అనేది మంచిగా హీటు అవుతున్నాయి మంచిగా అనిపించింది మళ్ళీ మాకసలు ఇది వేరే యాప్లో చూస్తే మాత్రం దీనికి పన్నెండు వందల రూపాయలు ఉంది కానీ మాకు ఎనిమిది వందలకే వచ్చింది మేము మంచిగా అనుకున్నాము ఎందుకంటే నాలుగు వందలు తక్కువకు వచ్చింది అంత క్వాలిటీది బెస్ట్ క్వాలిటీది వచ్చింది కాబట్టి మాకు మంచిగానే అనిపించింది కొంచెం తక్కువ వడ్డది కాబట్టి మేము స హ్యాపిగానే ఉన్నాము సంతోషంగానే అనిపించింది వాటరనేది ఈ తక్కువ మళ్ళీ పవర్ గూడా కన్సెంప్షన్ తక్కువుంది దీని వల్ల వాడడం వల్ల కూడా కరెంట్ బిల్లు అనేది తక్కువనే వస్తుంది వేరే వేరే హీటర్లకు కరెంట్ బిల్లు బాగా వస్తుంది కాబట్టి ఈ హీటరుకి కొంచెం కరెంట్ బిల్లు అంతగా యూజ్ చేసినట్టు రావటం లేదు మంచిగానే అనిపిస్తుంది మళ్ళీ క్వాలిటి కూడా మంచిగా వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు ఫ్రీ డెలివరీ ఇచ్చిర్రు మళ్ళీ ఇంకా ఆ ఆర్డర్ పైన ఏం ఏం స్క్రాచ్చెస్ మార్క్స్ వంటివి ఏం లేకుండా మంచిగా నీట్గా ఆర్డర్ చేసిర్రు మాకు ఈ ప్రోడక్ట్తోని చాలా హ్యాపీగా అనిపిస్తుంది